హలో చెప్పండి యస్ మ్యామ్ అక్కడి నుండే మాట్లాడుతున్నాం చెప్పండి మీకు ఏం కావాలో ఓకే మ్యామ్ అవైలబుల్గా ఉన్నాయి మ్యాంగో ఇంకా బనానాస్ మ్యాంగో ప్రైసెస్ చెప్పమంటారా మీకు మ్యాంగో వన్ కేజీ అయితే ఎయిటీ రుపీస్ మ్యామ్ బనానా డజన్ అంటే ఫార్టీ రుపీస్ సో మీకు ఎంత కావాలో చెప్తే నేను ప్రైస్ ప్రైస్ చేస్తాను మ్యాంగో ఫైవ్ కేజీ సో టోటల్ మీకు బిల్ వచ్చేసి దానికి ఫోర్ హండ్రెడ్ అవుతుంది మ్యామ్ సిక్స్ కేజీసా ఓకే టూ ఫిఫ్ టూ ఫార్టీ రూపీస్ అవుతాయి మ్యామ్ దానికి సో ఇంకేమైనా కావాలా మ్యామ్ మీకు ఉన్నాయి మ్యామ్ కానీ దాంట్లో ప్రైస్ ప్రైసెస్ రేంజ్ అవుతాయి మ్యామ్ మీకు ఏది కావాలో చెప్తే ప్రైస్ని బట్టి చెప్తాను మీకు ఓకే మ్యామ్ పెడతా మీకు అంటే అన్ని ఫ్రూట్స్ కలిపి పెట్టమంటారా లేదంటే సపరేట్గా మీ ఛాయిస్ బట్టా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ పెడతాను పక్కా వచ్చేస్తాయి మ్యామ్ రేపటిలోపట మీకు వచ్చేస్తాయి లేదు మ్యామ్ ఆన్ టైమ్ డెలివరీ చేస్తాము మేము

ఓకే మ్యామ్ మీకు మెయిల్లో సెండ్ చేయమంటారా మీ అడ్రస్ కూడా మాకు మెయిల్లో పెడితే మేము అక్కడికి డెలివరీ చేస్తాం ఓకే మ్యామ్ ఇంకేమైనా కావాలా మ్యామ్ మీకు ఓకే మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్